హలో అవునండి మాది షూస్ షాపే చెప్పండి మీకేం బ్రాండెడ్ కావాలి సెవెన్ సైజు ఉన్నాయి సిక్స్ ఉన్నయి ఎయిట్ ఉన్నయి నైన్ వరకున్నాయి మా షాప్లో మీకు ఎలాంటి షూస్ కావాలి చెప్పండి బ్రాండెడ్ షూస్ పరాగన్ బాటా నైకి థర్టీన్ హండ్రెడ్ అండి డిస్కౌంట్స్ ఏమీ లేదండి మీరు మరీ మరీ అడుగుతున్నారు కనుక ఒక ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంటు ఇవ్వగలను హోమ్ టు డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయండి మా దగ్గర కాకపోతే మీకు ఛార్జెస్ ఛార్జెస్ వర్తిస్తాయండి హోమ్ డెలివరీ చేయాలంటే కొంత ఛార్జ్ పడుతుంది మీకు డెలివరీ ఛార్జెస్ జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ వరకు పడొచ్చు డిస్టెన్స్ డిస్టెన్స్ని బట్టి పడుతుందండి డిస్టెన్స్ని బట్టి మీకు చెప్పుడు డెలివరీ ఛార్జెస్ పడతాయి మీకేమైనా మోకాల నొప్పులు అలాంటివి కల మోకాల నొప్పులు ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దానికి సంబంధించిన షూస్ పారంగన్లు బాటలు నైకులు ఉన్నాయండి ఉన్నాయండి ఉన్నాయండి ఏమండి ఫైవ్ నెంబర్ సైజు కాస్ట్ దాదపు ఒక నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ వరకు పడుతుంది అంటే బాటా కంపెనీలో గాని పారాగన్లో కాని నైక్లో కాని అంటే బ్రాండెడ్ షూస్ ఆర్డనరీ కాదు బ్రాండెడ్ షూస్ ఓకే అండి థ్యాంక్స్ థ్యాంక్స్